శిరీషా గారు బాగున్నారా ఎలా ఉందండి బ్యాక్ పెయిన్ తగ్గిందాండి మొన్న మన స్కానింగ్ ఎక్స్రే అది రాయించాను తీసు తీసుకొచ్చారండి సరే ఇవ్వండి ఇవ్వండి రిపోర్ట్స్ కొంచెం బాగానే బాగానే ఉన్నాయండి కాకపోతే వెనకాల వెన్నుపూస దగ్గర కొంచెం నెర్వ్ డామేజ్ గా ఉంది మీరు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుని టాబ్లెట్స్ అన్ని జాగ్రత్తగా యూజ్ చేయాలండి ఫుడ్ మంచిగా తీసుకుంటున్నారా అండి మేము చెప్పిన డైట్ ఫాలో అవుతున్నారా అండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బిళ్ళలన్నీ సమయానికి వేసుకోండి ఎక్కువగా నడుము నొప్పి వస్తే మేము రాసిన బెల్ట్ ఉంది కదండి అది ఉపయోగించండి ఇంకా జాగ్రత్తగా ఉండండి వ్యాయామం చేయండి నడుము నొప్పి తగ్గుతుంది ఆహారం జాగ్రత్తగా తీసుకోండి ఎక్కువగా బలమైన ఆహారం తీసుకోండి నడుముకి ఎక్కువగా పని చెప్పేవి కాకుండా కొంచెం విశ్రాంతి తీసుకోండి పనులన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయండి ఇలాగ మీరు ఈ ఒక నెల అంతా జాగ్రత్తగా వాడారంటే మందులు తగ్గిపోతాదండి జాగ్రత్తండి